హలో గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఈ మధ్య ఏందంటే నాకు ఒళ్ళు నొప్పులొస్తున్నాయి సార్ ఏంటంటే క్యాటరింగ్కి వెళ్తూ ఉంటాను నేను పెంచిల్ ప్రసాద్ సార్ నా పేరు ఏజి ఇరవై ఏడు సార్ నాది క్యాటరింగ్ క్యాటరింగ్ వెళ్ళినప్పటి నుంచి ఏంటంటే ఒక రోజు చికెన్ తిన్నాను సార్ మధ్యాహ్నము అప్పటి నుంచి ఏంటంటే నొప్పొస్తూనే ఉంది సార్ ఈ బ్యాక్ పెయిను అదీ కాకుండా ఈ కె రైట్ కెడ్నీ సైడు లెఫ్ట్ కెడ్నీ సైడు నొప్పులనేది బాగా ఎక్కువ వస్తునాయి సార్ అంతకముందు వా వాడేవాడిని సార్ ఇది డైక్లోఫెనాక్ అని మాములు మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పుల మాత్రలు తీసుకునేవాడిని తీ ఓకే స్కానింగ్ చేయించలేదు సార్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది సార్ అది నేను నిలవలేక పోత్నాను పడుకోలేకపోత్నాను నడవలేకపోత్నాను సార్ అవును

సరే సరే సార్ చేసి మీకు కాల్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్